హలో పెయింటరా మాకు పెయింటింగ్ వేయాలి అండీ మా బిల్డింగ్కు త్రీ ఫ్లోర్స్ అండీ బ్లూ ఆరెంజ్ పింక్కూ అట్లా అట్లా కాంబినేషన్ కావాలి అండి త్రీ ఫ్లోర్స్ అండీ మీ మీరే తెచ్చుకోవాలి అండి ఎన్ని పడతాయి ఎంత మనీ అవుతుంది ఎంత అమౌంట్ అవుతుంది మీరే చెప్పాలి ఎన్నీ త్రీ ఫ్లోర్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫోర్ రూమ్స్ పెట్టుకోండీ ట్వెల్వ్ రూమ్స్ ఉంటాయి

అంత ఎందుకు పడతది అండీ మీరు చాలా ఎక్కువనా ఆ అంటున్నారూ అంత పట్టదండీ మేము ఇది వరకు వేయించుకున్నాము కదా ఇదీ సెకండ్ టైం వేయించడం మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు అండీ కొంచెం చూసి చెప్పండీ ఆ చూసాక చేయండి మీరూ కుదిరితే రేపు అయినా రావచ్చు సార్ లేదంటే ఎల్లుండి అయినా రావచ్చూ ఇప్పుడు సాయంత్రమైనా రావచ్చూ మేము ఇంట్లోనే ఉంటాము సాయంత్రం రండీ అందరం ఇంట్లోనే ఉంటాము ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అట్లా రండీ ఓకే సర్ మేము అట్లా ఏం చెప్పము మాకు ఎంత ఫాస్ట్గా పని అయిపోతే అంత తొందరగా మీకు డబ్బులు కూడా ఇచ్చేస్తాము కానీ మీరు రేటు రేటు చూసుకొని మాట్లాడండి ఓకేనా ఓకేనా థాంక్ యూ